నాకు బాగా గుర్తుండే ఐదు రోజులు అనగా ఒకటి సెప్టెంబర్ ఆరు నా పుట్టినరోజు రెండు నవంబర్ రెండు మా నాన్నగారు పుట్టినరోజు మూడు జూలై పద్దెమిది మా అమ్మ గారు నాన్న గారు పెళ్ళి దినోత్సవం నాలుగు ఆగస్ట్ ఇరవై తొమ్మిది నా సన్నిహితుడు పుట్టినరోజు ఐదు ఆగస్ట్ పదిహేను స్వతంత్ర దినోత్సవం ఈ ఐదు రోజులు నాకు బాగా గుర్తుండిపోయే రోజులు